ఒకప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్న చాలా రోజులు పట్టేది ఎందుకంటే టికెట్లు తీసుకోడానికి స్టేషన్కి వెళ్ళి మరి ఆ స్టేషన్లో లైన్ కట్టి మరి ఆ లైన్లో అలా నిలబడి ఆ టికెట్లు కౌంటర్ ఓపెన్ చేసేవరకు నించుని మరి మన నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియక అలాగ ఎదురు చూడడం జరిగేది మరి అక్కడికి వెళ్ళాకా సరిపడినంత చిల్లర ఇవ్వండి అంటారు ఆ చిల్లర లేకపోతే మళ్ళీ టికెట్టు పక్కన పెట్టి ఆ చిల్లర తీసుకొచ్చే వరకు మన టికెట్టు ఆ కౌంటర్లో ఉంటుంది ఆ చిల్లర ఇచ్చి మళ్ళీ కౌంటర్లో టికెట్ తీసుకోవల్సి వచ్చేది ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఒకప్పుడు ఎదుర్కోవడం జరిగేది కానీ ఇప్పుడు మన మొబైల్లో యాప్స్ ఉంటే చాలు మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్న అది క్షణాలలో మనం చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే చాలా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో నుంచి మన టికెట్లు మరి తీసుకుని మరి డబ్బులు కట్ చేయడం జరుగుతుంది కానీ ఒకప్పుడు చాలా ప్రయాస పడవలసి వచ్చేది అంతేకాకుండా ఇప్పుడు మనకి బస్ టికెట్ బుక్ చేసుకుంటే మనకు నచ్చిన సీట్లలో కూర్చునే విధంగా కూడా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది మనకి విండో ప్లేస్ కావాలంటే మన బస్సులలో కానీ ట్రైనులలో కానీ అలాగే ఫ్లైట్లో అయిన సరే మనకి విండో టికెట్ కావాలంటే కొంచెం మనీ ఎక్కువ అయిన సరే మరి మన సొంత మరి యాప్లో నుంచి మన మొబైల్ఫోన్లో నుంచి మనం టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం చాలా ఈజీగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ జరగడాన్ని బట్టి జరిగింది అంతే కాకుండా ట్రైన్ ప్రయాణం అయితే ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ ట్రైన్ వచ్చేవరకు అలా పడిగాపులు కాస్తు కూర్చోవలసి వచ్చేది కానీ ఇప్పుడు ట్రైన్ ఎంత దూరంలో ఉంది ఎన్ని ఊళ్ళు దాటింది ఇంకా ఎంత దూరం ప్రయాణం ఉంది ఇవన్నీ కూడా మనం ఉన్న ప్లేస్లో కూర్చునే కదలకుండా మరి ఆ యాప్స్ ద్వారా టెక్నాలజీ అభివృద్ధి పొందిన ఆ టెక్నాలజీ మరి విస్తరణ జరిగిన ఈ కాలంలో మన చేతిలో నుంచి ఆ ప్రయాణం ఇంకా ఎంత దూరం ఉంది ఇంకా ఎంత దూరంలో మనం అక్కడికి రీచ్ అవ్వగలం ఇవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవడానికి ఈ కటి మరి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడు